తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా మెరుగయ్యాయి ఒకప్పుడు సరైన సదుపాయం ఉండేది కాదు ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాయి ఒకప్పుడు బెంచెస్ ఉండేవి కాదు నేల మీద కూర్చునే వాళ్ళు ఇప్పుడు గత ప్రభుత్వం ద్వారా బెంచెస్ డిజిటల్ బోర్డ్స్ చాలా బాగా చాలా బాగా చేశాయి ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్కి ప్రైవేట్ స్కూల్స్కి తీసుపోకుండా అని ప్రభుత్వ పాఠశాలన్నీ బాగా ఉన్నాయి ప్రశాంతంగా పిల్లలు చదువుకోటానికి మంచి సదుపాయాలు టెక్స్ట్ బుక్సు బై లెంగ్ బై లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ అనేది ప్రవేశపెట్టారు ఒక వైపు ఏమో తెలుగు ఒకవైపు ఇంగ్లీష్ ఉండేటట్టు దాని ద్వారా తెలుగు నుండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఈ ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ అనేది నెసస్సరిగా పెట్టారు అప్పుడు బాగా మనం ఇంగ్లీష్ బాగా నేర్చుకో నేర్చుకోటానికి బాగా ఉపయోగపడుతుంది బై లాంగ్వేజెస్ టెక్స్ట్ బుక్ అనేది బాగా ఉపయోగపడుతుంది డిజిటల్ బోర్డ్స్ అనేది మనకి వర్చువల్గా చూపిస్తుంది బయట మనకి అర్థం అవటానికి నోటి ద్వారా చెప్పేదొకటి అర్థమయ్యేటట్టు మనకి డిజిటల్ బోర్డ్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది

ఏ ఓహ్ ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్కి ఏం తీసిపోకుండా గవర్నమెంట్ స్కూల్స్ అనేవి బాగా ప్రభుత్వ బళ్ళు బాగా బాగా డెవలప్ అయ్యాయి స్టడీ అవర్స్ పెడతున్నారు అలాగనేసి ఓన్లీ చదువే కాకుండా శనివారం శనివారం పూట నో బ్యాగ్ డే అనేసి ఆటలు పెడతున్నారు నా పిల్లలు గానీ పుడితే అక్కడ భవిష్యత్తులో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినా గాని తప్పులేదు అంత బాగా తయారు చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా బాగుంటుంది ప్లేగ్రౌండ్ అనేది బాగుంటుంది ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడ బాగా నేర్పిస్తున్నారు టీచింగ్ అనేది చాలా బాగుంటుంది ప్రభుత్వ పాఠశాలలో